హలో క్రాంతి మొబైల్స్ చెప్పండి అవునా మీకు ఎంత రేట్లు తీసుకోవాలి అనుకుంటున్నారు ముప్పై వేల అండి ముప్పై వేలలో ఇప్పుడు దగ్గర దగ్గర మనకు చాలా కంపెనీలు ఉన్నాయి అండి రియల్మీ వన్ ప్లస్సు ఐక్యూ ఇంకా మీకు ఒప్పో మీరు ఏ కంపెనీ తీసుకోవాలి అనుకుంటున్నారు అండి

ఇది లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినాయి అండి రియల్మీ రియల్మీ ఫిఫ్టీన్ ప్రో వచ్చింది అది ఇప్పుడు దగ్గరదగ్గర ఇరవై ఐదు వేలు ఉ న్నాయండి అది లేటెస్ట్ టెక్నాలజీ బ్యాటరీ కూడా సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉన్నాయి ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది బ్యాటరీ లాంగ్ లైఫ్ ఉంటుంది అండి ఇప్పుడు కొత్తగా వచ్చెవి అని చెప్పి అంతముందు వేరే బ్యాటరీ అంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఉందండి హండ్రెడ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇప్పుడు మీరు పెట్టుకున్న ఇరవై నిమిషాల్లో ఛార్జింగ్ అయిపోయిద్ది ఫుల్ ఛార్జింగ్

లేదండి దాంట్లో ఆల్రెడీ కూలింగ్ సాంబర్ అని కొత్తగా వస్తుంది ఫో ఫోన్ హీట్ ఎక్కదు

ఇంకా దానిలో ఇప్పుడు మీకు వాటర్ రెసిటెన్స్ కూడా ఉంది అంటే ఇంక పక్కన మీకు ఫోను వాటర్లో పడినా కూడా ఏమి కాదు మనం ఒకవేళ ఇప్పుడు రైన్ డ్రాప్ అంటే వర్షంలో మనం ఫోను కూడా ఆపరేట్ చేసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు కింద పడిన కూడా గప్పకున ఫోన్ పాడకాదు దానికి ప్రొటక్షన్ ఉంది అది మీరు ఆటో దాంట్లో ఆప్షన్ ఉంటుంది అండి ఆటోమేటిక్ ఆటో బ్రైట్నెస్ అని చెప్పి

అది అన్నీ డిస్కౌంట్ ఉంటాయి అండి మీరు షాప్కి వస్తే చూపిస్తాం అండి మేము చూసి ఒకసారి మీతో మాట్లాడుకోవచ్చు

ఓకే ఓకే